తెలుగు మాధ్యమ పాఠశాలలు చాలా విరివిగానే మన ప్రాంతంలో ఉన్నాయి కానీ ఇవి ఆంగ్ల మాధ్యమ పాఠశాలల లాగా అవును కోచింగ్ అది ఇస్తున్నారో లేదా అనేది ప్రశ్నార్ధకమైన విషయం ఎందుకంటే ప్రతీ ఒక్కళ్ళు ఇప్పుడు ఆంగ్ల మాధ్యమానికి అట్రాక్ట్ అయ్యి ఆంగ్ల మాధ్యమాన్నే ప్రిఫర్ చేస్తున్నారు కానీ ఎప్పటికీ మన తెలుగు మాధ్య తెలుగు భాష మనకి ఆదర్శప్రాయం కనుక తెలుగు మాధ్యమ పాఠశాలల్లో గురువులు చక్కగా తెలుగు మీద అందరికీ అవగాహన కల్పించి తెలుగు మాధ్యమాన్ని చదువుకునే పరిస్థితులు కల్పిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది రాబోయే కాలంలో మన మాతృభాషని మనము ఉనికిలో ఉంచుకోవటానికి ఎంతో దోహదం చేస్తుంది